ఇప్పుడే డ్రాయింగ్ మొదలుపెట్టిన వారికి ఎక్కువగా యూట్యూబ్ ఛానల్లో ప్రముఖ మైన వ్యక్తుల డ్రాయింగ్ని చూడాలని కోరుకుంటున్నాం అది మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది దాని వల్ల చాలా నేర్చుకుంటారు ఆ నేర్చుకుంటూ చూడడమే కాకుండా బాగా అలవాటైపోతుంది దాని వల్ల మీరు చాలా బొమ్మలు గీయగలుగుతారు వాళ్ళు చాలా సులభంగా చెప్తారు మీరు మొదలు ఏదైనా ఒక బొమ్మను తీసుకుని మెల్లగా ఒకొక్కదానిగా విభజించి అది చాలా సులభమవుతుంది